హలో మేడం మీ దగ్గర డ్యాన్సిస్ ఏవేవి అవైలబిలిటీ ఉన్నాయి ఏ ఏ డ్యాన్సులు నేర్పిస్తారు

భరతనాట్యం మా పాపకి మీరు ఇంటికొచ్చి నేర్పించగలుగుతారా అండి ఇక్కడ ఇన్విరాన్మెంట్ అంటే పాపకి కొంచెం ఇబ్బందవుతుంది సో మా ఇంటికొచ్చి నేర్పించే నేర్పించగలుగుతారా ఓకే మామూలుగా అయితే ఇక్కడ ఎంతుంది ఫీజు ఇంటికొస్తే ఎంతుందండి

ఓకే మీకు మీకేం ఇబ్బంది లేదు అనంటే మీరు రాగలుగుతారా లేకపోతే ఎవరినైనా అరేంజ్ చేస్తారా ఓకే మీకు ట్రాన్స్పోర్టింగ్ ఏమన్నిబ్బందయితే నేను ట్రాన్స్పోర్టింగ్ కూడా అవైలబిలిటీ ఇస్తాను మీరు ఇంటికొచ్చి నేర్పించడానికి అరేంజ్ చేయండి ఓకే నెక్స్ట్ మంత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్యాచ్ ఓకే డిసెంబర్ ఫిఫ్త్ స్టార్ట్ అయితే మా పాపక్కూడా ఆ రోజు నుంచే నేర్పించండి ఇక్కడా అక్కడ సేమ్ మెయింటైన్ చేయండి తను ఇంటికచ్చి నేర్పించేలా చూడండి నేను పిక్ డ్రాప్కు అవైలబిలిటీ చూస్తాను నేను అడ్రస్ సెండ్ చేస్తాను అడ్రస్ ఇచ్చి వెళ్తాను ఓకే ఓకే త్యాంక్ యూ ఓకే అండి త్యాంక్ యూ